నాకు ఏవైనా ప్రత్యేక ప్రభావితం లేదా నైపుణ్యాలు ప్రత్యేక ప్ర ప్రతిభ ఇంకా ఏమైనా ఉన్నాయా అని నన్ను చాలామంది అడిగారు అయితే అవి ఏంటి వాటిని ఎలా అభివృద్ధి చేసుకున్నారు అని అయితే అడిగేవారు అయితే మీకొక మాట అయితే నేను చెప్తాను నాకు డ్యాన్సింగ్ చేయడం అంటే చాలా ఇష్టం కళను పోష్కరించడం నా ముఖంలో కళను అంటే అర్ధాన్ని నేను వారికి చూపించడం నాకు చాలా ఇష్టం అయితే దాని అభివృద్ధి చేయడానికి నేను నా పాఠశాలలో సంగీతం టీచర్ దగ్గర ఇంకా నాట్యం టీచర్ దగ్గర కూడా నేను పాఠాలు నేర్చుకునే దాన్ని ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో అనేది కూడా నేను నేర్చుకునేదాన్ని అయితే ఒక రోజు నేను అవి ఒక రోజు స్కూల్లోని పాటిస్పేట్ చేసినప్పుడు ఎంతో బాగా మంచి ఆనందం అయితే కలిగింది ఆ రోజు నుంచి నేను ఈరోజు వరకు నాట్యాన్ని వదిలిపెట్టలేదు ఏదో ఒక సమయంలో దాన్ని చేస్తూనే ఉన్నాను ఇంకా నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అయితే ఈ వంట చేసినప్పుడు కూడా ఎంత ఆనందంగా నా తల్లి వండినప్పుడు ఎంత ఆనందంగా తినే దాన్నో వండి పెట్టినప్పుడు కూడా అంతే ఆనందంగా అయితే ఉండేది అయితే ఇటువంటి ఆనందం ఎప్పుడూ కూడా రాలేదు ఇవన్నీ ప్రత్యేక ప్రతిభలు అని నేనైతే అనుకుంటున్నాను నయా ఏంటి ఇవన్నీ కూడా నేను నేర్చుకోవడానికి కొంచెం సమయం పట్టినను అవి అభివృద్ధి చేసుకోడానికి గో మంచిగా అయితే నాకు నా స్నేహితులు నా తల్లిదండ్రులు ఇంకా నా గురువులు అందరూ కూడా నాకు సహాయం చేశారు